ఎవరు అండి చెప్పండి మేడం ఎక్కడ ఎక్కడ కావాలి నేను ఆర్టీసీ క్రాస్రోడ్ అండి అంటే మీకు ఎంత వరకు కావాలి ఏ అమౌంట్ వరకి ఎంత వన్ ఆర్కేనా వన్ బీహెచ్కేనా టు బీహెచ్కేనా ఎక్కడ అండి అంటే అక్కడనే అక్కడనే చూపెట్టాలా లేకపోతే ఇంకా మల్టిపుల్ ప్లేసెస్లలో చూపెట్టాలా అండి మీకు ఇప్పుడు ఎట్లా అంటే నార్మల్గా ఎలా ఉండాలి రూమ్స్ మరి మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి మీరు ఎక్కడ ఉంటున్నారు మరి ఎప్పుడు వస్తారు అండి నా అక్కడ మాది నేను ఇక్కడ మన బరదత్పురా అవంతి డిగ్రీస్ కాలేజ్ దగ్గర అయ్యప్ప రిలిష దగ్గర ఉంటాను రావచ్చు అండి మేము ఫ్రీయే మార్నింగ్ నేను టెన్ థర్టీ టు లెవెన్ లోపు టువల్ లోపు వచ్చేసినా సరిపోతుంది అండి రండి మీకు నేను నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఇక్కడ మన బర్కత్పురా ఉంటుంది బర్కత్పురా దగ్గర ఇక్కడ రవంతిది అవంతి కాలేజ్ దగ్గర ఉంటాను మీకు ఆర్టీసీ క్రాస్రోడ్లో కాకుండా ఇంకా వివిధ ప్లేసెస్ అంటే మల్టిపుల్ ప్లేసెస్ అయినా చూపించ చూపిస్తాను కానీ సిక్స్ థౌసండ్ అంటే కొంచెం తక్కువ అమౌంటే కొంచెం ఎక్కువ మీరు ఎక్కువ పెట్టితే ఇంకా మంచి రూమ్స్ వస్తాయి రేపు రేపు రేపు ఏ టైంకి వస్తారు అండి ఓకే అండి ఓకే ఓకే వచ్చాక మీరు కాల్ చేయండి నేను మీకు షె మీకు నేను లొకేషన్ షేర్ చేస్తాను మీరు వచ్చాక నాకు కాల్ చేయండి ఒకసారి ఓకే థ్యాంక్